నేను సంగీతం కోసం కొన్ని సాధనలు చేస్తాను ఎందుకంటే నాకు సంగీతమంటే చాలా ఇష్టం సంగీతంలో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే ఎస్పి బాలసుబ్రమణ్యం గారు తను చాలా బాగా పాటలు పాడతాడు అంటే అన్నీ సినిమాల్లోనూ ఆయన పాడిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం మళ్ళ తమిళ్లో అయితే ఇళయరాజా గారు బాగా పాటలు పాడతారు అతడి పాటలు కూడా నాకు చాలా ఇష్టం ముఖ్యంగా సంగీతం గురించి చెప్పాలంటే సంగీతం అనేది వినసొంపుగా ఉంటుంది అది ఒక విలక్షణమైన ఒక ప్రక్రియ సంగీతం అనేది ఒక ఒక మ్యూజిక్ అంటే జీవన గమనములో ఒక భాగమయింది మన జీవితంలో అది మన ప్రకృతి అంతా వ్యాపించి ఉంది సంగీతం యొక్క ముఖ్య లక్షణాలు ఏవంటే శృతి గానం తాళం మేళం పల్లవి అలాంటివి ఇంకా సంగీతం గురించి చెప్పాలంటే సంగీతం అనేది రాష్ట్ర రాష్ట్రాలకు మారుతూ ఉంటుంది ఒక్కొ రాష్ట్రంలో ఒక్కో విధంగా సంగీతం అనేది ఉంటుంది సంగీతం చాలా అందమైన ఒక ప్రక్రియ సంగీతం అనేది సంగీతంతో పాటు నాట్యం కూడా చేయవచ్చు నేను ఎన్నో ప్రోగ్రాముల్లో సంగీతం పాడున్నాను అలా పాడినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది చుట్టుపక్కల ప్రేక్షకులంతా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు సాహిత్యం అనేది ఒక సంగీతంలో భాగము సంగీతం సాహిత్యం నాట్యం అలాంటివి సంగీతంలో ఇమిడి ఉంది నేను కొన్నిసార్లు కష్టంగా అనిపించేది ఏందంటే నేను కొంచెం షై టైపు కాబట్టి సంగీ సంగీతంలో పాట పాడేటప్పుడు నేను కొంచెం తడబడతాను కూడా ఎక్కువ జనాలు ఉంటే అలా నేను ఎన్నోసార్లు తడబడి ఉన్నాను కొన్ని మ్యూజిక్ ప్రోగ్రాములల్లో ఇంకా చెప్పాలంటే కొన్ని పాట కచేరీలు అలాంటివి ఊర్లో జరిగినప్పుడు ఈవెంట్లు జరిగినప్పుడు మేము వెళ్లి పాటలు పాడేవాళ్ళము ఇంకా నాతో పాటు వచ్చే వాళ్ళు కూడా చాలామంది పాటలు పాడేవాళ్ళు ఇంకా ఇంకా ట్రాక్స్ మ్యూజిక్ ట్రాక్స్ పెట్టుకుని పాటలు పాడే వాళ్ళము సంగీతం పాటలు పాడేటప్పుడు మా చుట్టుపక్కల మ్యూజిక్ చేసేదానికి మాతోపాటు ఓ పది పదిహైదుమంది వచ్చేవాళ్ళు ఇంకా మన ఇండియాలో అయితే అన్నీ సంగీతం కంటే కూడా కర్ణాటకలోని సంగీతం అనేది బాగా ఫేమస్ అయింది ఆంధ్రప్రదేశ్లో మరి అంత ప్రఖ్యాతంగా కాకపోయినా కొంచెం కొంచెం మాత్రం ఫేమస్ అయ్యింది మా సంగీత కళాకారుని విధ్వ విధ్వంసకుల పేరు వచ్చి బాలసుబ్రమణ్యం గారు ఆయన మాకు ఎన్నో కళలను నేర్పించారు సంగీతంతో పాటు సంగీతం ఆయన కొన్ని రాష్ట్రాలు దా వెళ్లి కూడా పాటలు పాడి ఉన్నారు కేరళ తమిళనాడులో కూడా ఆయన పాటలు పాడారు ఇంకా చెప్పాలి అంటే సంగీతం ఒక ఆర్ట్ ఆర్ట్ అంటే ఒక కళ కళ మన యొక్క ఆ కళని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే రోజు పాటలు పాడ్డం ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం ద్వారా నాన్ వెజ్ అలాంటివి తీసుకోకుండా మిగతా వాటిని తీసుకోవడం ద్వారా మన గొంతు వినసొంపుగా ఉంటుంది ఇతరులకు అలా మనం మన సంగీతాన్ని మెరుగుపరుచుకోవచ్చు నాకు చాలాసార్లు కష్టం అనిపించేది ఈ పాటలు పాడడము కష్టం కష్టం అనిపించినప్పుడు అంతా నాకంటే ముందు కొంతమంది మన అన్నమాచార్య త్యాగరాజులాంటి వాళ్ళు ఎంతోమంది కృషి చేసి మంచి మంచి స్థానాలకు వెళ్లారు పద్మశ్రీ పద్మభూషణ్ అలాంటివి తీసుకుని ఉన్నారు వాళ్ళు చూసి ఇన్స్పయర్ అయినప్పుడు నాకు ఆ కష్టం అనేది తెలియకుండా ఉంటుంది కాబట్టి నేను వాళ్లని ఇన్స్పయిరీగా తీసుకుని నాకు ఎన్ని కష్టాలు ఉన్నా దానిని మర్చిపోతాను సంగీతం అంటే ఏమీ లేదు ఒక సౌండ్ అంటే ధ్వని మనం నార్మల్గా చేసేది కూడా ఒక ధ్వనిని కూడా సంగీతం అని చెప్పవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ సంగీతాన్ని పాటలు పాడుతూ మేళాలు మోగిస్తూ ఉంటారు అంటే వాయిద్యాలు అలాంటివి మోగిస్తూ ఉంటారు కాబట్టి అది అందరికీ ఒక వినసొంపుగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే వీళ్లంతా మంచి కళాకారులు వాళ్ళ పాటలు నేను ఎంతగానో వింటాను తను కొన్ని పాటలు పాడాడు ఇం బీస్ట్ సినిమాలో కానీయ్యండి ఇంకా చెప్పాలంటే తలియవర్ వన్ సెవెన్టి వన్లో కానివ్వండి వన్ సెవెన్టిలో కానివ్వండి అలపర కలపరం అనే సాంగ్ అనేది నాకు చాలా ఇష్టం ఇలా సంగీతాన్ని మనం ఎంత ఇష్టంగా ప్రేమిస్తామో మనం అంతా ఇదిగా సంగీతంలో ఇమిడిపోయి ఉంటాము ఇంకా చెప్పాలంటే సంగీతం అనేది మన పరిసర ప్రాంతాలలోనే ఉంటుంది ప్రతిద్వని ఒక సంగీతమే మనం జీవితంలో ఎక్కువ నీలినమైపోయి ఉంటాము మ్యూజిక్ అనేది మన మన మన మన దాంట్లో డ్యాన్స్ అనేది ఆటోమెటిక్గా వస్తుంది అది వింటేనే మనలో వెంటనే డ్యాన్స్ అనేది ఆటోమెటిక్గా వస్తుంది మనకే మనం తెలియకుండా డ్యాన్స్ వేసేస్తాము ఇలా సంగీతం అనేది ఏంటంటే ఒక చతుషస్టి కళ అది ఆ కళని మనం ఎంత ఆ యొక్క కళ గురించి ఎంత వివరించిన తక్కువే స్తుతి రాగము అనేది ఎప్పుడు పెంచాలి ఎప్పుడు తగ్గించాలి అనేది ఒక సం సంగీత విధ్వంసకుడికి మాత్రమే తెలుసు సంగీతంతో పాటు ఆ తాళం ఆ మేళం ఆ పల్లవి ఆ చరణాలు అనేవి చూసి పాడాలి ఎక్కడ పెంచాలి సౌండ్ అనేది ఎక్కడ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనేది దాన్ని చూసుకొని మనం ఆ పాటలు పాడుతూ ఉండాలి ఇంకా చెప్పాలంటే సంగీతం అనేది ఒక బిగువ సంగీతం అంటే అది మనం చెప్పాలి అంటే ఎట్లా అంటే గ్రీకు భాష నుంచి వచ్చి తీసుకున్న ఒక ఇది సంగీతాన్ని ఎప్పుడూ మనం చులకనగా చూడకూడదు సంగీతం అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఆయన ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఇళయరాజా గారు దేవిశ్రీ ప్రసాద్ గారు మరియు ఏఆర్ రెహమాన్ గారు వీళ్ళనంతా నేను ఇన్స్పయరిగా తీసుకొని పాటలు పాడుతూ ఉంటాను